నేను మా కుటుంబ సభ్యులందరుతో కలసి ఒక మంచి విహారయాత్రని ప్లాన్ చేసాను ఇందుకు మా ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులంతా ఒప్పుకున్నారు విహారయాత్ర కోసం దీనికి నేను ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకున్నాను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ భోజనం చెయ్యాలి ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకున్నాను ట్రావెల్స్ వాళ్ళు దానికి తగిన డబ్బులు చెప్పారు దానికి కూడా మేము ఓకే చేసాము ఆ తర్వాత మీరు ఇంత టైంకి కరెక్ట్గా రెడీ అయ్యి ఉండండి మా డ్రైవర్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారని చెప్పారు మేము కరెక్ట్గా మా కుటుంబ సభ్యులందరూ కరెక్ట్గా మేము రెడీ అయ్యి ఉన్నాము ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు మాకు ఒక డ్రైవర్ నెంబర్ ఇచ్చారు మేమందరూ కలిసి రెడీ అయిపోయినా తర్వాత మేము వాళ్ళకి కాల్ చేసాము చేస్తే ఆ డ్రైవర్ మాకు లిఫ్ట్ చేయడం లేదు మా ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు మాకు లేట్ అయిపోతుంది మేము వన్ అవర్ పైనే వెయిట్ చేసాము ఇందుకు నేను ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను